హలో ఔరంగ రెస్టారెంటా మేము మీ హోటల్లో ఒక టేబుల్ బుక్ చేసుకుందామని అకుంటున్నాము మా కొంచెం వివరాలివ్వగలరా మీ హోటల్లో టేబుల్ లభ్యత ఉందా మేము మా కుటుంబ సభ్యులతో నలుగురం వద్దాం అనుకుంటున్నాం నాలుగు నాలుగు మందికి అవైలబిలిటీ అండ్ ఏ ఏఏ సమయాల్లో మీ హోటల్ లభ్యత కల్గుతుంది మీ హోటల్లో రెస్టారెంట్లో పాక్కింగ్ సదుపాయం ఉందా రెస్టారెంట్ మూసే సమయాలు చెప్పగలరా